నేను ఒకసారి దీపావళి పండుగకి మా పాపకి ఒక ఫోటో తీసాను అది చాలా బా వచ్చింది ఆ ఫోటో ఆ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం ఆ లైట్లో దీపాల కాంతిలో ఆ వచ్చిన ఫోటో అనేది నాకు చాలా ఇష్టం ఫోటో చూసినప్పుడు అలా నాకు చాలా విషయాలు గుర్తిస్తు ఉంటాయి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ దీపావళి అనేది స్పెషల్ ఒక ఫెస్టివల్ అన్నమాట హిందువులకి అయితే ఇది ఆశ్వీజ అమావాస్య నాడు వస్తుంది అన్నమాట ఈ పండుగ అంటే మా పాపకి కూడా చాలా ఇష్టం దీపావళి అంటే ఏంటి అని అడుగుతుంది అన్నమాట అప్పుడు నేను చెప్తాను దీపాలు వరుస దీపావళి అంటే అని చెప్తు ఉంటాను అప్పుడు ఈ పండుగ అనేది మనం హిందువులు అందరు చేసుకుంటారు మన ఇంట్లో అన్ని అంతా కూడా దీపాల అవి వెలిగించి దీపాలను వరుసులో ఉంచుతారు కనుక అందుకని నేను ఎన్ని దీపావళి పండుగ అంటు ఉంటాము ఇది ఒక నరకాసురుడు అనే రాక్షుసుడిని చంపిన రోజు అన్నమాట దీని గురించి ఇంకా చెప్పమ్మా అని చెప్తు ఉంటుంది అయితే ఈ ఫోటో అనేది కూడా నాకు స్పెషల్ అన్నమాట ఈ ఫోటో ఏంటంటే పాప కూడా లైటింగ్స్ దియాస్ పట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ దియాస్ ఒక ట్రైలో పెట్టుకుని చూస్తు ఉంటుంది అయితే చూస్తు ఉంటుంది అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఆ ఫోటో అనేది పర్కీని జాకెట్ వేసుకొని ట్రెడిషనల్గా తలలో పువ్వులు పెట్టుకొని చేతికి గాజులు పూలు కుంకుమబొట్టు అన్నీ పెట్టుకొని ఫెస్టివల్కి రెడీ అయినట్టు ఉంటుంది అన్నమాట ఇలా నిలబడి చూస్తు ఉంటుంది చాలా బాగుంటుంది ఫోటో అనేది అయితే ఈ ఫో మనం పిల్లలకి కూడా చెప్తు ఉండాలి మనం వీటి యొక్క విశిష్టత గురించి పండుగల గురించి కూడా వాళ్ళకి తెలియచేస్తు ఉండాలి అయితే అప్పుడు నేను అడిగినప్పుడు ఏమి చెప్పాను అంటే ఈ రోజు ఎందుకమ్మ అందరూ దీపాలు అవి పెట్టారు అని అడిగింది అన్నమాట అయితే అప్పుడు చెప్పాను ఇలా నరకాసురడు అనే రాజు నరకాసుడు అనే రాక్షసుడిని చంపడం వల్ల ఈరోజు దీపావళి పండుగ అనేది చేసుకుంటారు అని చెప్పాను అన్నమాట అప్పుడు అయితే ఈ పండుగ ఎలా వచ్చింది అమ్మ అడుగుతుంది ఎవరెవరు చేసుకుంటారు అని చెప్పి అంటారు అని అడుగుతుంది అన్నమాట ఆ రోజు అయితే దీపావళి పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు భోజనాలు అన్నీ వేస్తారు చీకటి పడిన తర్వాత దీపాలు అవి పెట్టి ఇంటిని అలంకరిస్తారు టపాసులు బాణసంచ కూడా చిచ్చుబుడ్లు భూచక్రాలు విష్ణుచక్రాలు అన్ని కాలుస్తు ఉంటారు అని చెప్పాను ఇవి అన్నింటినీ కూడా ఫోటో ఆ ఫోటో అనేది కూడా నాకు బాగా ఇంపార్టెంట్ అన్నమాట చాలా ఇష్టంగా ఉంటుంది అది కళగా ఉంటుంది లక్ష్మీదేవిలాగ ఉంటుంది ఆ ఫోటోల పాప అయితే ఇది ఆశ్వీజ మాసంలో వస్తుంది అన్నమాట మాది రోజులలో వానలు పడుతు ఉంటాయి కొన్ని కొన్ని ఈగలు దోమల సూక్ష్మజీవులు కూడా పెరుగుతాయి అన్నమాట వీటి వల్ల జబ్బుల అనేవి వస్తాయి అప్పుడు అవి రాకుండా కూడా బాణసంచ కాల్చినప్పుడు వాటిలో నుంచి వచ్చే పొగ వాళ్ళు కూడా ఈ స ఇవి సూక్ష్మజీవులు ఇవి కూడా నశిస్తాయి రోగాలు అనేవి రావు ఇవి దీపావళి పండుగ అనేది ప్రజలకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అని నేను చెప్తాను అన్నమాట అయితే దీపావళి పండుగ యొక్క విశిష్టతను తెలియజేసుకుని మా పాప చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నమాట అమ్మ నాకు దీపావళి పండుగ అంటే ఇష్టం అంటుంది అయితే సరే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రెడీ అయ్యి రెడీ అవుదువు కానీ వీటి యొక్క విశిష్టతను కూడా తెలుసుకోవాలి అని చెప్పి తెలియచేస్తు ఉంటాను అయితే ఈ వాటిలో ఫోటో కూడా చాలా బా వచ్చింది అది ఆ ఫోటో అంటే కూడా మా అందరికీ చాలా ఇష్టం అది ఫోటోని పెద్ద ఫోటో కింద ఫ్రేమ్ చేయించి మనం హాల్లో పెట్టుకున్నాం అన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది అది చూసినప్పుడు అని చూసినప్పుడు అయితే లక్కీగా ఏంటంటే పింక్ కలర్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది ఆ పర్కీని అనేది ఆ ఫోటోలో చాలా కలర్ఫుల్గా ఉంటుంది అందరికి కూడా బాగా నచ్చిన ఫోటో అది మా అందరికి